నమస్కారం నాకు ల్యాండ్లైన్ బిల్లు చెల్లింపు గురించి నోటీస్ వచ్చింది కానీ అది మునపటి చిరునామాతో పంపబడింది నాకు నా ప్రస్తుత చిరునామాతో బిల్ నిర్ధారించమని వేడుకుంటున్నాను